నమస్తే అండి అదే మేడం క్యాంటీన్కి వచ్చి లేదా ఫుడ్ గురించి ఎందుకు మేడం అలా అంటున్నారు ఏమైంది ఫుడ్డుకి మేము కరక్టే అవునా మీరు ఏమి తీసుకున్నారు మేడం ఓకే మేడం మేము బాగానే చేసాము మేడం ఈవేళ చేసిన స్టాక్ ఏ అది మార్నింగే చేసింది అయితే నేను ఒకసారి చెక్ చేస్తాను అదే మేడం కరక్టే మాకు వర్కర్స్ బాగానే చేస్తారు అన్నీ నీట్గా ఎప్పుడూ ఇలాంటి కంప్లైంట్స్ ఏమి రాలేదు మీరే ఇప్పుడు ఫస్ట్ టైమ్ కంప్లెన్ట్ ఇస్తున్నారు ఫుడ్డు క్వాలిటీ బాగాలేదా మేడం ఓకే మేడం నేను చెక్ చేస్తాను మా కస్టమర్స్ మీరు మిమ్మల్ని హ్యాపీగా ఉంచడమే కదా మాకు కావాలసింది మా వర్కర్స్ కూడా చెప్తాను మేడం వాళ్ళు ఎప్పుడైనా నీట్గా చేస్తారు అన్నీ కరెక్ట్గా ఉండేలాగానే అందుకే మాది ఇంత ఫెమస్సు క్యాంటీన్ లేదంటే మేము ఎందుకు ఇల పెట్టుకుని ఉంటాము మేడం క్యాంటీన్లో బాగా లేకుంటే ఎప్పుడో మాది బ్యాన్ చేసేవాళ్ళు కదా మీరు ఏదో మిస్టేక్ అయ్యి మీకు కొంచెం టేస్ట్ విషయంలో తేడా వచ్చింది కావచ్చు ఏమీ అనుకోకండి మేడం నేను మీకు మళ్ళీ స్పెషల్గా చేయించి తీసుకువచ్చి ఇప్పిస్తాను మేడం ఓకేనా ఆయిల్ మంచి ఫ్రీడమ్ ఆయిలే వాడతాము మేడం మేము ఏమీ అన్నీ మంచి బ్రాండెడ్ కంపెనీస్వి ఏ వాడూతాము మామూలివి ఏమీ వాడము మీకు ఒక్కసారి అలా వచ్చింది కావచ్చు మేము మంచిగా చేయించి మళ్ళీ తీసుకు వచ్చి ఇస్తాము ఓకేనా ఓకే మేడం